నేను కొత్తది ఒక గేమింగ్ ఆర్డర్ చేశాను అమెజాన్లో అది నాకు ఎన్ని రోజులు చూపిస్తుందో అర్థం కావట్లేదు అలాగే డెలివరీ డెలివరీ అని చూపిస్తుంది

చాలా ట్రై చేశాను ఇంక లాస్ట్కి విసిగిపోయి నేను డైరెక్ట్ కస్టమర్ కేర్కి చాట్ చేశాను చాట్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మీకు ఆర్డర్ ఆల్మోస్ట్ దగ్గరకి వచ్చిందండి ఇంక త్రీ ఫోర్ డేస్లో మీకు డెలివరీ అయిపోతుందని చూపిస్తుంది కానీ మేము ఆల్రెడీ మేము చూసుకుంటే అది ఈరోజు డెలివరీ చూపిస్తుంది కానీ మాకు మా దగ్గర రాలేదు

అది ఎప్పుడు వస్తుందని తెలుసుకుందాము అని అక్కడికి వెళ్తే త్రీ డేస్లో మీకు డెలివరీ అయిపోతుందని చూపిస్తుంది మనకది మళ్ళీ ఇక్కడ మాకు మాకు ఆన్లైన్లో మాకు ఏమైంది అంటే మళ్ళీ మారిపోయింది అది లొకేషన్ అనేది ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు వచ్చేసి సేమ్ లొకేషన్ వస్తుంది తర్వాత కస్టమర్ కేర్కేసి మాట్లాడితే వాళ్ళు సేమ్ అడ్రస్ ఇచ్చిన తర్వాత అది ఇష్యూ సాల్వ్ అయిపోయింది ఆల్మోస్ట్ మాకు వన్ త్రీ డేస్లో వచ్చేది ఇప్పుడు టెన్ డేస్ అయిపోతుంది ఎప్పుడైనా సరే మన అడ్రస్ అన్ని కరెక్ట్గా చూసుకుంటూ కరెక్ట్గా పెట్టుకుంటేనే మంచింది మనకి తప్పుగా ఉన్నదంటే అది కొంచెం లేట్ అయ్యే పరిస్థితిలో ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మన అడ్రస్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మెయిన్గా పిన్ కోడ్ పిన్ కోడ్ కరెక్ట్గా ఉంటే మన ఆర్డర్ ఎప్పుడు ఎక్కడికి పోదు సేమ్ లొకేషన్కి ఒక పిన్ కోడ్ తప్పు వచ్చిందంటే అది వేరే లొకేషన్కి వెళ్లిపోతుంది అది